మన ఆంధ్రరాష్ట్రంలో అయితే వ్యాపార ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించే వ్యాపార సంస్థలు ఎన్నో ఉన్నాయండీ వాటిలో మనం కొన్ని చూసుకున్నట్లైతే రవితేజ బిజినెస్ ప్రా ప్రాపర్టీస్ అలాగే ఇంకా చాలా రకాలైన సంఘాలైతే ఉన్నాయండీ ఇవన్నీ కూడా ఏంటంటే రాష్ట్రంలో వ్యాపారాల మీద ఇవన్నీ కూడా ఏంటంటే తమ ఏకాగ్రత నైతే నిలుపుతాయండీ వాటి యొక్క లావాదేవీల విషయాలలో అలాగే వాటి యొక్క ఉత్పత్తుల విషయంలో అలాగే వాటిని అడ్వేర్టైజింగ్ చేసే విషయంలో ఇవన్నిట్లో కూడా ఏంటంటే ఇవన్నీ కూడా ప్రాతినిధ్యం అయితే వహిస్తాయండీ